నాకు ఇష్టమైన ఆహారం సాధారణం ఇంట్లో వండిన భోజనం కావచ్చు సబ్జీ కూరగాయలు మరియు రోటీ చదునైనా రొట్టె ఒకవైపు దాల్ పప్పు మరియు అన్నం వంటిది ఇది సరసమైన మరియు రుచికరమైన రెండు హృదయపూర్వకమైన భోజనం నింపే భోజనం ఉత్తరాది నుండి బిర్యానీ దక్షిణాది నుండి దోస మరియు పశ్చిమ నుండి ఎల్పిజి వంటి విభిన్న ప్రాంతీయ వంటకాలను కూడా నేను ఇష్టపడతాను కానీ రోజు చివరలో నేను ఎప్పుడూ నాకు ఇష్టమైన కంఫర్టబుల్ ఫుడ్ తిని వస్తాను దాల్ బాత్ నేను దాల్ బాత్ని అంతగా ఇష్టపడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి మొదట ఇది చాలా బహుముఖ వంటకం వివిధ రకాల కాయ కాయ ధాన్యాలు కూరగాయలు మరియు మసాలా దినుసులు జోడించడం ద్వారా మీరు దీన్ని ఇష్టానుసారంగా అనుకూలించవచ్చు రెండవది ఇది చాలా సరసమైన భోజన పదార్థాలు అన్ని సాపేక్షంగా చౌకైనవి కాబట్టి మీరు చాలా రోజులు పాటు ఉండే పెద్ద బ్యాండ్ను దృఢంగా తయారు చేసుకోవచ్చు మూడవది ఇది చాలా ఆరోగ్యకరమైన భోజనం కాయ ధాన్యాలు ప్రోటీన్ మరియు ఫైబర్ యొక్క మంచి మూలం మరియు కూరగాయల అవసరమైన విటమిన్లు మరియు ఖనిజనాన్ని అందిస్తాయి వాస్తవానికి నాకు ఇష్టమైన ఆహారం నా సంస్కృతి మరియు పెంపకం ద్వారా కూడా ప్రభావితం అవుతుంది భారతీయుడిగా నేను దాల్ బాత్ తింటూ పెరిగాను కాబట్టి నా హృదయంలో దాన్ని ప్రత్యేక స్థానం ఉంది కానీ నేను భారతీయుడిని కాకపోయినా నేను దాల్ బాత్ని ఆస్వాదిస్తానని అనుకుంటున్నాను ఇది ఒక సాధారణ ఇంకా రుచికరమైన భోజనం ఏ సందర్భానికైనా సరైనది నేను ఆనందించే కొన్ని ఇతర ఆహారాలు కూడా అక్కడ ఉన్నాయి పాలక్ పన్నీర్ పాలకూర మరియు జున్నుతో కూడిన రుచికరమైన వంటకం క్రీమ్ సాస్తో వండుతారు చికెన్ టిక్కా మసాలా టమోటా క్రీమ్ సాస్తో వండిన మెడినేట్ చికెన్ యొక్క ఉచిత భారతి వంటకం నాన్ ఒక మృదువైన పులిసిన ఫ్లాట్ బ్రెడ్డు వరణ్ ఇవ్వడానికి సరైనది సమోసాలు బంగాళదుంపలు బఠానీలు మరియు మసాలాలతో నిండిన ఈ ఆహారాలు అన్నీ రుచికరమైనవి మరియు సరసమైనవి అని నేను భావిస్తున్నాను మరియు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి భోజనాన్ని ఆస్వాదించడానికి ఇది గొప్ప మార్గం